అవును మనం ఎక్కడికి అన్నా వెళ్ళినప్పుడు సెలవులు సందర్భాలలో ఎక్కువగా బయట ప్రదేశాలకు వెళ్తుంటాను ఆ సందర్భాల్లో ఒంటరిగా ఉండవలసిన అటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి నేస్తాలుగా ఉపయోగపడేటివి ఏంటి అంటే పుస్తకాలు ఈ పుస్తకాలు వెంట పెట్టుకోవడం వల్ల మనకు ఆ సమయము అనే అటువంటిది తెలియకుండా గడిచిపోతుంది తద్వారా మనకు అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పుస్తకాలు చదవడానికి వెంటబెట్టుకోని పోవడానికి ఏదో ఒక నగరమో లేక ఆధారమనే అటువంటిది ఏది ఉండాల్సిన అటువంటి అవసరం లేదు ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా పుస్తకాలు దొరుకుతాయి వాటిని కొనుకుంటూ ఉండొచ్చు మంచి పుస్తకాలు కొనడం వల్లా మంచి విషయాలను మనం తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది తెలియని అటువంటి వ్యక్తులకి ఆ యొక్క పుస్తకాల గురించి ఆ యొక్క ప్రదేశాల గురించి తెలుసుకొని చెప్పడం ద్వారా వాళ్ళల్లో కూడా అవగాహ అవగాహన పెంచడానికి అవకాశం ఉంటుంది దీనికంటూ ఒక నిర్దిష్టమైన అటువంటి ప్రదేశమో లేక నగరమో ఈ యొక్క సీజన్లోనే చదవాలి అనేటువంటి అవకాశం అనేటి అటువంటిది ఏమీ కూడా లేదు మనం ఎప్పుడు కూడా మన వెంట పుస్తకాన్నిపెట్టుకోవడం ద్వారా అది ఒక మనకు నేస్తంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది